భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్న నాట్య నృత్యరీతులను భారతీయ నాట్యం భారతీయ నృత్యం అంటారు అలాగే భారతీయ సినిమా రంగంలో నాట్యం ప్రత్యేకత ప్రపంచవ్యాప్తంగా అభిమానాన్ని చోరగొంది నాట్యం అనేది ఫ్రెంచ్ పదం డాన్సర్ నుండి ఉద్భవించింది దీనిని సాధారణంగా సంగీతానికి పారవస్యమై శరీరంలో ఏర్పడే కదలికలుగా చెప్పుకోవొచ్చు అంటే లయబద్ధ సంగీతానికి శరీరం లయబద్ధకం లయబద్ధంగా కదలడం అన్నమాట భారతీయ నాట్య రీతులు అనేక విధాలున్నాయి వాటిని రెండు విధాలుగా చూసుకోవొచ్చు అవి ఏంటంటే సంప్రదాయ నృత్యాలు లేదా శాస్త్రీయ నృత్యాలు రెండవది జానపద గిరిజన గిరిజన నృత్యాలు ఇవే కాకుండా ప్రస్తుతం అన్నీ రీతులను ప్రధానంగా దేశీయ విధానాలను రూపొందించిన నృత్య విధానాలు ప్రస్తుతం జనాదరణ కలిగి ఉన్నాయి సినిమా రంగంలో ఇవి ప్రముఖమైన స్థానాన్ని ఏర్పడుచుకున్నాయి వీటిని ఆధునిక నృత్యాలు అనవచ్చు భారతీయ శాస్త్రీయ నృత్యం భారతీయ భారతదేశం శాస్త్రీయ నాట్యాలకు పుట్టినిల్లు అలాగే ఇక్కడ అనేక రకాల నాట్య కళలతో కలకలలాడుతోంది భారతదేశంలో శాస్త్రీయ నృత్యం అనేది సంస్కృతిలో ఒక భాగం ఈ శాస్త్రీయ నాట్యరీతులు ఒక్కొక్క రాష్ట్రంలో ఒకో రకంగా ఉన్నాయి ఉదాహరణకు కూచిపూడి భరతనాట్యం కథక్ కథకళీ మణిపూరీ ఒడిస్సీ మోహిని అట్టం యక్షగానం సత్రియ నృత్యం ఒకప్పుడు నృత్యం అంటే చాలా గొప్ప గొప్పగా చేసేవాళ్ళు ఇప్పుడేమంటే అది కేవలం సినీ రంగానికి మాత్రమే పర్తి పరిమితమైపోయింది